నాకు మొక్కలు పెంచటం అంటే చాలా అంటే చాలా ఇష్టం ముఖ్యంగా పూలు గులాబీ పువ్వులు అలాగే చామంతి పువ్వులు కనకాంబరం పువ్వులు మొలుస్తుంటే మనకి అవి పండ్లనేటువంటివి మొలుస్తుంటే అవి చాలా సంతోషంగా మనకనిపిస్తుంది మన చేతి ద్వారా మన మన చేతి ద్వారా మనం విత్తనాలను వేయడం ఆ విత్తనాలు మొలకెత్తి అవి పూలుగా మారి ఆ పూలు పండుగా మారి మన కళ్ళ ముందే మొత్తం అలా మారుతూ చూస్తూ ఉంటే దాన్ని మన చేతులతో మనం వేసినది అని మనం ఆస్వాదిస్తూ తినడం అనేది జరుగుతుంది అందుకు నాకు పండ్లన్నా కానీ కూరగాయలన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టం కూరగాయలు కూడా ఇప్పుడు మనం ఏదన్నా విత్తనం వేస్తే ఎంత బాగా మొలుస్తాయంటే అంత బాగా మొలుస్తాయి బయట ప్రపంచంలో అన్నీ ఇప్పుడు మందులేసి పెంచుతున్నారు కూరగాలయినా కానీ పండ్లయినా కానీ అదే మనకు మనం పెంచుకుంటే మన మనము విత్తనం వేసి మనకు మన చేతి ద్వారా మనం వేసుకుంటే మనము చాలా సంతోషంగా తినవచ్చు దానిని అందుకు నాకు పూలు పెంచడం అన్నా మొక్కలు పెంచడం అన్నా పండ్ల పండ్లు పెంచడం అన్నా కురాగాయలు పెంచడం అన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టం